పాడటంలో నాకు గుర్తుండిపోయిన అనుభవం ఏమిటంటే నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో స్వతంత్ర దినోత్సవానికి అలాగే రిపబ్లిక్ డేకి అలాగే కొన్ని కొన్ని వాటికి నాన్ను నన్ను స్టేజ్ ఎక్కించి పాడమనేవారు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అలాగ పాఠశాల నుంచి పాడుతూ పాడుతూ వచ్చాను సంగీతం నేర్చుకున్నాను బయట సభలు జరిగినప్పుడు కానీ ఏమన్నా జరిగినప్పుడు కానీ నేను పాడడానికి వెళ్ళేదాన్ని నాకు పా సంగీతం అంటే చాలా ఇష్టం నాకు గుర్తుండిపోయే నాకు నాకు గుర్తుండిపోయిన పాట అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది అలలై పొంగెరా ఆ సాంగ్ అనేది నాకు సంగీతంలో నేను చాలా బాగా పాడుతాను నాకు గుర్తుండిపోయే సాంగ్ అది ఇంకా చెప్పాలి అంటే బయట జరిగే సభలలో గట్టా భక్తి గీతాలు కాని అలాగా మంచి మంచి ఆసక్తికరమైన పాటలు కానీ సంగీతాలు పాడతాను నేర్చుకున్నాను నాకు సంగీతం అంటే ఇష్టం అందుకు పాడగలుగుతున్నాను నేను ఫస్ట్ నేను మొట్టమొదటిగా పాఠశాలలో ఎక్కి స్టేజ్ ఎక్కి పాడుతున్నపుడు నాకు చాలా అదొక ఎలా చెప్పాలంటే అదొక సంతోషకరంగా అనిపించింది ఆ రోజు నాకు అంతా అదే నేను మొట్టమొదటిసారి పాడిన పాట అది స్టేజ్ అలాగ ఎక్కాను తర్వాత దాని తర్వాత నుంచి సంగీతం మీద నాకు ఆసక్తి కలిగి ఎక్కువ ఇష్టంతో నేర్చుకున్నాను అది నాకు చాలా ఇష్టం